మనం మన చుట్టూ ఉన్న మన మిత్రులు బంధువులు కుటుంబ సభ్యులతో చాలా కలిసి మెలిసి ఉంటాం ముందుగా మన కుటుంబ సభ్యులతో ఎలా మెలుగుతామో తెలుసుకుందాం ముందుగా మనం మనకి ఏ కష్టం వచ్చినా మనకి ఏ సాయం కావాలన్నా మనకి కావాల్సిన నిత్యవసర వస్తువులు మన చదువుకి మనకి తెలిసినవాటికి మనం ఎక్కడైనా వెళ్లాలన్న మన ఖర్చులకి మనం ఊర్లోకి వెళ్లాలన్న వాళ్ళు తీసుకెళ్తారు ఏదైనా మనకి ఎప్పుడూ మనం చేయూతగా అండగా ఎల్లప్పుడూ తోడు ఉండేది మన కుటుంబ సభ్యులు మాత్రమే దాంట్లో తల్లి తండ్రి అక్క చెల్లి అన్నతమ్ములు వీళ్లంతా మనతోనే ఉంటారు ముందుగా మన తండ్రి మనకోసం రాత్రుల్లో అనగా పగల అనగా కష్టపడుతూ ఉంటారు మనం వాళ్ళు తిన్న తినకపోయినా మనం తిన్నామో లేదో అని ఆలోచించి వాళ్లు రాత్రి పగలు కష్టపడి దాంట్లో వచ్చిన డబ్బులతోనే మనల్ని పోషిస్తున్నారు మన ఇంకా అమ్మ అమ్మ ఇంట్లో మనం కాలేజీకి వెళ్లాలన్న స్కూల్కి వెళ్లాలన్న బడులకి వెళ్లాలన్న చిన్నప్పటి నుంచి మనం పెద్ద అయ్యేంతవరకు మనల్ని మనం చూసుకుంటూ మనకి కావాల్సినవి చేసి పెడితే మనము మనకి సహాయంగా ఉంటారు ఇంకా మనం అక్క చెల్లెలు తమ్ముళ్లు అయితే మనం మనం చూస్తుండగా పెరుగుతూ ఉంటారు వాళ్లతో ఆడుకోవడం వాళ్ళతో సరదాగా తిరగటం వాళ్ళతో వాళ్లతో మాట్లాడటం ద్వారా మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది మనం ఎప్పుడైనా డిప్రెషన్ స్ట్రెస్లో ఉన్నా కూడా వాళ్లతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ అంటారా మనం ఎక్కువగా ఇంట్లో కన్నా ఈ స్కూల్లో బడుల్లోనే ఎక్కువ కాలాన్ని గడిపేస్తూ ఉంటాం దాంట్లో మనకి చుట్టూ ఉన్నవాళ్లు మనకి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ దాంట్లో మనకి బెస్ట్ ఫ్రెండ్స్ మామూలు ఉంటారు వాళ్లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం మనం ఇంట్లో కన్నా ఫ్రెండ్స్తోనే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి వాళ్ల గురించి బాగా తెలుసుకుంటాం వాళ్ళతో బాగా ఉంటాం వాళ్ళతో రోజు ఆడుకుంటాం కలిసిమెలిసి ఆడుకుంటాం ఈ లీవ్స్ సమయంలో మనం బయట వెళ్లి ఆడుకోవడానికి వాళ్ళు వాళ్ళు మనతో ఆడుకోవడానికి వస్తాను మనం ఎప్పుడైనా ఏదైనా కష్టంలో ఉంటే చాలామంది ఫ్రెండ్స్ ఆదుకుంటూ ఉంటారు ఎక్కడికైనా టూర్స్ వెళ్లాలన్నా కూడా వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తాం ఎవరికైనా పుట్టిన రోజు వచ్చినప్పుడు వాళ్లకి కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేయడం వాళ్ల ఆనందాన్ని మనం పంచుకోవడం వాళ్లతో తిరగడం వాళ్ళతోనే కలిసి మెలసి ఉండటం జరుగుతుంది ఇంకా మన ఉపాధ్యాయులు అంటే మనం ఎదగడానికి వాళ్ళు ముఖ్య కారణం వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా మనం పైకి పైకి ఇంకా పైకి ఎదగడం వాళ్ల వాళ్లతో కలసి మెలసి వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం అంతేకాకుండా మనం తల్లిదండ్రులని మన స్నేహితులని మన